నేను తరచుగా మీ రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేస్తాను మీ రెస్టారెంట్కి మేము ఉన్న ప్రాంతం బాగా తెలుసు కాబట్టి నా ఆహారం ఆర్డరు నా చిరునామాకి చక్కగా చెందుతుంది కానీ ఇప్పుడు ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే మా చిరునామాలో కాకుండా మా ప్రాంతంలో కాకుండా నేను వేరే చిరునామాలో ఉన్నాను అందుకు ఈ రెస్టారెంట్లో నుంచి నాకు ఆహారం అయితే ఇప్పుడు ఆర్డర్ కావాలి కాబట్టి ఇప్పుడు మా చిరునామా మీకు చెప్తున్నాను మా యజమానిని ఆయనకు తెలిసిన చిరునామాని దీనికి కూడా జోడి ఇస్తున్నాను ఇరవై నాలుగు ఏడు ముప్పై నాలుగు బై సి ఇంద్ర పాలెం అంబాజీపేటలోని ఉన్న మా గృహానికి మీ ఆర్డర్ను చేర్చగలరా నా కుటుంబంలో నలుగురికి చికెన్ బిర్యానీ నాలుగు ప్యాకెట్లు చికెన్ బిర్యానీ దానికి కావాల్సిన కూరలు ఉల్లిపాయలు నిమ్మకాయలు అలాగే షేర్వా పుల్ల చారు కూడా మాకు కావాలి దాంతోపాటు కొబ్బరి అన్నం బిర్యానీ ప్యాకెట్ ఒకటి అలాగే సాంబార్ ప్యాకెట్ ఒకటి మాకు కావాలి